హాయ్ నేను ఇది వరకే ఒక ఆర్డర్ని అయితే ప్లేస్ చేశాను అది నేను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనేది పెట్టుకున్నాను అది నా రీసర్చ్కి కాని నేను వాడుకోడానికి కూడా చాలా బాగుంటుంది అది ఏమిటంటే నేను ఆర్డర్ చేసిన ఎలక్ట్రానిక్ డివైజ్ అనేది ల్యాప్టాప్ అది వచ్చి రియల్మీ ల్యాప్టాప్ నేను అనుకున్న స్పెసిఫికేషన్స్తో నేను అనుకున్న ఫీచర్స్తో ఇమిడి ఉన్న ఒక ల్యాప్టాప్ అది నాకు నేను అనుకున్న ఏదైతే చేయాలి అనుకున్నానో అది దాంతో చాలా ఈజీగా చేయగలుగుతున్నాను అలాగే ఆ వచ్చిన ప్రోడక్ట్ అనేది చాలా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా బాగుంది అందులో మెయిన్గా ఏంటి అంటే ఆ వచ్చిన ప్రోడక్ట్ డిజైన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్స్లోనే ఉంది అది ఏ అది ఏదైతే ఎలక్ట్రానిక్ డివైజ్ ఉందో కూడా అది మనం వాడుకోడానికైనా సరే చాలా బాగుంటుంది అండ్ ఒక పాజిటివ్ వైబ్ని అయితే క్రియేట్ చేస్తుంది మన ఇది వాడుకున్న నేను ఇంకా నేను చెప్పాలి అనుకుంటే ఆ ఆర్డర్ అనేది నేను అనుకున్న డేట్లోనే అది రావడం జరిగింది సో నేను ఈజీగా దానిని గేయిన్ చేయగలిగాను ఓకే